అవునండి ఇది ఎలా అంటే పాలసీ ఫామిలీ ఫ్యామిలీకి మొత్తానికి అండి మీ అంటే ఇంట్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మీ పిల్లలకి మీ మమ్మీ డాడీ వాళ్ళకి వర్తిస్తుందండి ఈ ఇన్సూరెన్సు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్వంటీ త ట్వంటీ థౌజండ్ పెట్టి పాలసీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎంతమంది జాయి ఎంతమందికి తీసుకోవాలని అంటే మీ పేరెంట్స్ కాని మీ పిల్ల మీ పిల్లలకు కాని మీ వైఫ్ అండ్ హస్బెండ్కి కాని ఎంతమందికి తీసుకోవాలనుకున్నారో అందరికీ ఈ అప్రూవల్ వర్తిస్తుంది వర్తించాక ఒక బై మిస్టేక్లో ఎవరికైనా మీ ఇంట్లో ఫీవర్స్ కాని ఆపరేషన్స్ అయిన వాళ్ళకి త్రీ డేస్లో మాకు ఈ పాలసీలో ఆ బిల్స్ మాకు అప్లోడ్ చెయ్యాలి చేసిన తర్వాత వాటిని మేమేం చేస్తామంటే అక్కడ ఆఫీస్కి సెండ్ చేస్తే మీకు మీకు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అందులో నుంచి కట్ అవుతుందండి అలా అలా ఫ్యామిలీ కవరింగ్ లైఫ్కు చాలా బెనిఫిట్స్ అండి మీరు స్టార్టింగ్ పాలసీ తీసుకున్నప్పుడు కట్టాలండి ట్వంటీ థౌజండ్ కట్టాలి తర్వాత కట్టనవసరం లేదు ఇగ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి సిక్స్ మంత్స్ వరకు కట్టాలి సిక్స్ మంత్స్కి ఒకసారి కట్టాలి ఇన్సూరెన్స్ బై మిస్టేక్లో ఎవరికైనా ఆపరేషన్స్ కాని ఏమైనా ఉంటే అప్పుడు మీకు అందులో వర్తించుతుంది అప్పుడు ఆ పాలసీ కవరింగ్ లైఫ్ మీకు వర్తిస్తుంది అండి అలా అట్లాని అందుకని మీకు అది దాని గురించి పాలసీ గురించి ఎక్స్ప్లేయిన్ చేస్తున్నాం న్యూ పాలసీ కదా తీసుకునే వాళ్ళు ఉంటే అంటే ఫ్యామిలీ గురించి ఉంది కదా అందుకని అలా అంట ఫోర్ మెంబెర్స్కైనా తీసుకోవచ్చు టూ మెంబర్సకైనా తీసుకోవచ్చు త్రీ మెంబెర్స్కైనా తీసుకోవచ్చు సిక్స్ మెంబర్స్ కైనా తీసుకోవచ్చు ఫ్యామిలీ కవరింగ్ లైఫ్ అండి చాలా ఉపయోగపడుతుంది ఇలా ఈ ఈ లైఫు ఇన్సూరెన్సు ఓకే అండి మీరు మీరు బిల్స్ మాకు అప్లోడ్ చేస్తే మేము అక్కడ వాళ్ళకు సెండ్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ మనీ కట్టకుండా అవసరం లేదు హాస్పిటల్లో